మనకి పూర్వంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఎన్నో రకాలైన ప్రకటనలు మనం చూస్తున్నాము అండి పోస్టర్ ప్రకటన అని చెప్పి లేకపోతే ఆ టీవీలో ప్రకటన అని చెప్పి పత్రికల్లో ప్రకటనలు అని చెప్పి ఇలా చాలా రకాలు అయితే ప్రకటనలు ఉన్నాయి అండి ఆ ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏంటి అంటే అండి ఒకటి టీవీ ద్వారా ఒకటి ఏంటి అంటే ఇంకోటి వార్తాపత్రికల ద్వారా మూడోది పాంప్లెట్ల ద్వారా నాలుగోది ఏంటి అంటే ఫ్లెక్స్ల ద్వారా అండి ఇవే కాకుండా మొబైల్ ఫోన్లో ఆడ్స్ అని చెప్పి ఏమైనా మన ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తే మధ్యలో ఆడ్స్ అని చెప్పి లేకపోతే మళ్ళీ వాట్సాప్లో కూడా వాట్సాప్ కాదు అండి ఫేస్బుక్ ఫేస్బుక్లో కూడా ఈ ఆడ్స్ అని చెప్పి పలు ప్రజల్ని ఎంతో ప్రభావితంగా చేస్తుంది అండి మిమ్మల్ని ప్రభ ఏదైనా ఒక ప్రకటన గురించి తెలపండి అంటే ఇప్పుడున్న ప్రకటనలు కూడా ఏంటి అంటే చాలా ఆధునికంగా ఉన్నాయి అండి అంటే చాలా సృజనాత్మకంగా సృజనాత్మకంగా అంటే వేరే అర్థం ఏం కాదు కానీ అండి అంటే ఒక ఒక ఒక విధంగా చూసుకుంటే ఇవి కూడా ఒక మంచి ఒకటి ఏంటి అంటే కళతో నిండిన ప్రకటనలు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సరుకు అమ్ముబడి పోవడం కోసం ఏంటి అంటే వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నో కొత్త కొత్త మార్గాల్లో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రకటనలనేవి ఇస్తున్నారు అండి